వంట చేయడం అనేది ఎప్పుడు నా వృత్తిగానే అనుకుంటాను నేను నాకు వంట చేయడం చాలా ఇష్టం ఎందుకంటే రకరకాల వంటలు గట్రా చేసి అందరికీ పెట్టి ఇది చేయడం చాలా ఇష్టం నాకు మా ఇంట్లో వాళ్ళు కుడా నేను వండిన వంటలు చాలా ఇదిగా మెచ్చుకుంటూ ఉంటారు నన్ను బాగా చేసావు ఇంకా చెయ్యీ వెరైటీస్ ట్రై చెయ్యీ అంటూ ఉంటారు అన్నమాట